నేను ఏదైనా మొట్ట మొదటిసారి వండాల్సి వచ్చినప్పుడు నేను నాకు తెలిసినవారి సహాయంతో సాయంతో పాటు యూట్యూబ్ని సందర్శించి ఎలా వండాలో ఆ విధానాన్ని తెలుసుకొని దాన్ని పాటిస్తాను అలా వండుతున్నప్పుడు నాకు అనుభూతి చాలా బాగుంటుంది